నా ప్రాంతంలో ఉన్న ప్రధాన విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు ఏంటంటే పబ్లిక్ గా చూసుకుంటే అది భారతీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఏఐహెచ్సి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ఇది ఒకటి ఇది పందొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించబడింది ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ విద్యాలయం ఇది కూడా పందొమ్మిది వందల ఇరవై ఆరులో స్థాపించబడిన మరొక ప్రముఖ రాష్ట్ర విశ్వవిద్యాలయం ఇందులో పదమూడు విభాగాలు మరియు అరవై కళాశాలలు ఉన్నాయి లిబరల్ ఆర్ట్స్ సైన్సు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఇతర రంగాల్లో విద్యను అందిస్తుంది ప్రైవేట్ గా చూస్తే కనుక హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది పందొమ్మిది వందల డెబ్బై రెండులో స్థాపించబడిన ఒక ప్రముఖ టెక్నికల్ విశ్వవిద్యాలయం ఇందులో తొమ్మిది భాగాలు ఉన్నాయి పదిహేను కళాశాలాలు ఉన్నాయి ఇంజినీరింగ్ కంప్యూటర్స్ సైన్స్ ఫిజిక్స్ రసాయన శాస్త్రం ఇంకా ఇతర రంగాల్లో విద్యను అందిస్తుంది ఈ విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఇది చాలా విజయాలను కూడా పొందాయి పబ్లిక్ గా చూసుకుంటే కనుక ఏఐహెచ్సి అనేది అనేక రంగాల్లో పరిశోధన మరియు విద్యను ప్రసిద్ధి చెందింది ఇది భారతదేశంలోని అగ్రస్థానంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేర్కొంది ఇంకా చూస్తే కనుక లిబరల్ ఆర్ట్స్ సైన్స్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఇతర రంగాల్లో విద్యను అందిస్తుంది ఏయు ఇది భారతదేశంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయాల్లో ఒకటి హైదరాబాద్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ రసాయన శాస్త్రం ఇది కూడా అనేక రంగాల్లో విద్యను అందిస్తుంది భారతదేశంలోని అగ్రస్థానంలో ఉన్న టెక్నికల్ విశ్వవిద్యాలయంలో ఒకటిగా పరిగణించబడుతుంది